ఈ పరిస్థితిని మెరుగుపరచడానికి కొన్ని సూచనలు తెలుగు మాధ్యమానికి ప్రోత్సాహం ద్వారా తెలుగు మాధ్యమిక పాఠశాలల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం ద్వారా మాతృభాషలో విద్యా ప్రాముఖ్యతను పెంపొందించాలి అలాగే బోధన ప్రమాణాల పెంపు ద్వారా తెలుగు మాధ్యమంలో బోధించే ఉపాధ్యాయులకు సమగ్ర శిక్షణ అందించి బోధన నాణ్యతను మెరుగుపరచాలి అలాగే సమగ్ర సిలబస్ రూపకల్పన ద్వారా తెలుగు మాధ్యమిక సిలబస్ను సమకాలీన అవసరాలకు అనుగుణంగా సవరించి విద్యార్థులకు ఉపయోగకరమైన విధానంగా తీర్చిదిద్దాలి అలాగే సాంకేతిక నైపుణ్యాల సమన్వయం ద్వారా తెలుగు మాధ్యమంలో సాంకేతిక విద్యను ప్రవేశపెట్టి విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందేలాగ చూసుకోవాలి అలాగే విద్యా మౌలిక సదుపాయాల మెరుగుదల పెంపొందించి పాఠశాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు పాఠ్యపుస్తకాలు లైబ్రరీలు ప్రయోగశాలలు వంటి వనరులను సమకూర్చాలి అలాగే ప్రభుత్వ మద్దతు ద్వారా తెలుగు మాధ్యమ పాఠ శాలలకు ప్రత్యేక నిధులు కేటాయించి వాటి అభివృద్ధికి ప్రోత్సాహం ఇవ్వాలి అలాగే సామాజిక అవగాహన ద్వారా మాతృభాషలో విద్య యొక్క ప్రాముఖ్యతపై సమాజంలో అవగాహన పెంచి తెలుగు మాధ్యమిక పాఠ్యపుస్తకాలు ప్రాముఖ్యతను పెంచి గుర్తించి వాటిని ప్రచారం చేయాలి ఈ చర్యల ద్వారా తెలుగు మాధ్యమ పాఠ్య పుస్తకాల పరిస్థితిని మెరుగుపరిచి భవిష్యత్తు తరాల వారికి మాతృభాషలో నైపుణ్యమైన విద్యను అందించవచ్చు